నేను నాకు చాలా కలలు ఉన్నాయి అంటే కలలు కనడం తప్పు కాదు అవి నెరవేర్చుకోవాలి కాకపోతే నాకు నెరవేర్చుకునే ఛాన్స్ కూడా లేదు నేనైతే బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి నా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనేది నేను అయితే కలకనే దాన్ని కాకుంటే నాకు కొన్ని అంటే కుదరలేదు ఇంటర్తో ఆపేసారు ఆపి మ్యారేజ్ చేస్తారు ఇంటర్తో ఆపు చేసి మ్యారేజ్ అయితే చేస్తారు చేసినా కానీ నాకు ఇంకా అంటే ఇప్పుడు చదువు ఇప్పుడు చదువమనింది అమ్మ ప్రైవేట్గా డిగ్రీ అయితే కట్టమనింది కాకపోతే ఇప్పుడు చదువు రాయడానికి ఇంట్రస్ట్ లేదు పిల్లలు పుట్టాక ఏమి చదవాలి అనిపిస్తుంది వాళ్ళని చదివించాలి అని కోరిక తప్ప ఇంకేమి ఉండదు కాబట్టి కానీ జాబ్ చేయాలి అనే కల మాత్రం అలాగే ఉంది కానీ ఇంటర్తో ఇప్పుడు జాబ్స్ ఎవరు ఇవ్వట్లేదు మినిమం డిగ్రీ ఉంటే కానీ జాబ్ అనేది ఉండట్లేదు కాబట్టి నేనైతే ఆ కల అయితే బాగా ఎక్కువగా కనేదాన్ని కానీ నాకు ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ కాలేదు నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకు అయితే చెప్పాను నేనైతే ఈ కల ఎక్కువగా కనేదాన్ని చేతి పనులు ఉంటారా అవి ఏంటంటే నా చేతి పనులు అంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంటాయి కదా ఆ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయాలి అనేది కల నేను ఆల్రెడీ బాబు పుట్టిన తర్వాత వన్ మంత్ అయితే నేర్చుకున్నాను త్రీ మంత్స్ ట్రైనింగ్ అది అంటే వాడితో కుదరక వన్ మంత్ నేర్చుకున్నాను అది వచ్చింది అండ్ చేయడానికి హెడెక్ వచ్చేస్తుందని చెప్పి చేయడం అయితే మానేసాను నాకు ఏ కలగన్నా దేని పట్ల ఇంట్రస్ట్ చూపినా నాకు అయితే నెరవేరట్లేదు అదే నాకు ఇదిగా ఉంది నెరవేరట్లేదు ఏమనుకున్నా అని చెప్పి చేతి పనులు అంటే ఇంకా వచ్చి డ్రాయింగ్ అంటే ఇంట్రస్ట్ అంటే పెయింటింగ్స్ ఇంట్రస్ట్ గడపల మీద డిజైన్స్ ఒకసారి అయితే నా పెళ్ళికి అన్ని గడపలకి నేను డిజైన్స్ చేశాను నేను కూడా అనుకోలేదు అంత బాగా వస్తాయి అని చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి అప్పుడు నాకు ఫోన్ కూడా పెద్దగా తెలియదు నేను ఫోన్లో చూసి అయితే వేయలేదు నాకు నేనుగా వేసానది మాన్నయ నువ్వు వేయగలవు అని అన్నాడు కానీ నా మీద నాకే అనిపించలేదు నమ్మకం లేదు మా అన్నయ్యకి ఉంది ఆ నమ్మకం నేను నిజంగానే చాలా బాగా చేశాను పెయింటింగ్ అనేది నేనే వేసానా అనిపించే అంతగా చేతి పనులు ఇంట్రస్ట్ అంటే కొత్త కొత్త వంటలు చేయాలి అనిపిస్తుంది అది యూట్యూబ్లో చూసి సర్చ్ చేసి వెరైటీగా ఉన్న వంటలు అన్నీ చేస్తు ఉంటాను అవి కూడా చాలా ఇంట్రస్ట్ నాకు షటిల్మెంట్ బ్యాట్ షటిల్ అవి అంటే ఇష్టం పండకు ఒకసారి ఆడుతు ఉంటాము లాంటివి ఇంకా కొన్ని డ్రీమ్స్ అనేవి ఉన్నాయి అంటే బా చదువుకున్న పేరెంట్స్ని బాగా చూసుకోవాలి హస్బెండ్కి హెల్ప్గా హెల్ప్గా ఉండాలి అనేది నా కల నేనైతే ఇవి బాగా ఎక్కువగా ఇష్టపడతాను కలలుకని చేతి పనులు అయితే ఎక్కువ ఆసక్తి ఉండేది అవే పెయింటింగు వంటలు అండ్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అది కూడా చేతి పని ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అలా నేను చేస్తూ ఉంటాను నాకు చాలా ఇంట్రస్ట్ ఇది అంటే ఈ ఈ సమాచారానని అయితే ఇక్కడ పంచుకుంటున్నాను నేను థాంక్స్